నమస్తే అండి మా బాగున్నారా అండి నేను ఎల్ఐసి ఏజెంట్ని అండి ఇన్సూరెన్స్ గురించి చెప్పడానికి అని వచ్చాను ఆ ఇన్సూరెన్స్ ఆ బెనిఫిట్స్ గురించి ఆ వివరాలన్నీ తెలియచేద్దామని వచ్చాను చెప్పమంటారా ఇన్సూరెన్స్ ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ కంపల్సరీ చెయ్యాలమ్మ మా ఎందుకంటే ఉన్న పరిస్థితులను బట్టి చాలామంది ప్రతి ఒక్కళ్ళకి ఇన్సూరెన్స్ చేసుకోవటం చాలా మంచిదన్నమాట ఈ ఇన్సూరెన్స్ అందరూ చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళందరూ కూడా చంటి పిల్లలు తరువాత చదువుకునే పిల్లలు తరువాత పెద్దవాళ్ళు ఏంటమ్మా చిన్న చిన్న పిల్లల కాడ నుంచి మొత్తం ఒక టూ ఇయర్స్ కాడ నుంచి చదువుకునే పిల్లల నుంచి యూత్ వరకు తరువాత మళ్ళీ బాగా ఉద్యోగం చేసేవాళ్ళకి తరువాత పెద్ద వయసులో ఉన్నవాళ్ళకి ఇలా ఏ ఏజ్ గ్రూప్ అయినా చేసుకోవచ్చమ్మ ఇన్సూరెన్స్ మీ పిల్లలకి కానీ లేకపోతే ఇంట్లోవాళ్ళకి కానీ లేడీస్కి అలాగే జెంట్స్కి మొత్తం అందరికి చేసుకోవచ్చు ఇందులో చాలా రకాలు ఉంటాయి అందులో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లోను హెల్త్ కూడా కవర్ అయ్యేటట్టు చేసుకోవాలన్నమాట హెల్త్ ఇన్సూరెన్సెస్ కూడా వచ్చాయి అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్ పాలసీస్ అని వచ్చాయి పిల్లల చదువులకి అవి ఉపయోగపడతాయి అవి ముందు ముందు ఎడ్యుకేషన్ పాలసీలు చేసుకోవచ్చు అలాగే పిల్లలకి మ్యారేజ్ మ్యారేజ్ పర్పస్ పాలసీలు కూడా ఉన్నాయి అవి కూడా చేసుకోవచ్చు అలాగే హెల్త్ పర్పస్ కూడా చేసుకోవచ్చు అలాగే మా ఒకవేళ ఏంటమ్మా నెల నెలా నెల నెలా కట్టవచ్చు మీరు లేదంటే మూడు నెలలకి ఒకసారి కట్టవచ్చు లేదంటే ఆరు నెలలకి ఒకసారి కట్టవచ్చు సంవత్సరానికి ఒకసారి కూడా కట్టవచ్చన్నమాట అదే పెద్దవాళ్ళయితే యాభై సంవత్సరాలు మించిన వాళ్ళయితే వన్ టైం పాలసీలని ఉంటాయి అవి కట్టాలన్నమాట ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట మీరు మీ ఇష్టం అమ్మా ఐదు సంవత్సరాలు పెట్టుకోవచ్చు పది సంవత్సరాలు పెట్టుకోవచ్చు పదిహేను సంవత్సరాలు పెట్టుకోవచ్చు ఇరవై సంవత్సరాలు వరకూ కూడా పెట్టుకోవచ్చు మీరు ఎక్కువ కాలం పెట్టుకుంటే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది మా తక్కువ కాలం పెట్టుకుంటే తక్కువ బెనిఫిట్ వస్తుంది అన్నమాట అలాగే అలాకాకుండా అన్ని సంవత్సరాలు కట్టలేమంటే మధ్యలోనే మీకు కొంత అమౌంట్ వచ్చేలాగా కూడా పెట్టుకోవచ్చు అలా అటువంటి పాలసీలు కూడా ఉన్నాయన్నమాట మీకు మీకు ఏది ఇష్టమైతే అది నేను చేస్తాము ఓకేనామ్మ ఓకేనమ్మ నెల నెలా అయితే పాలసీని బట్టి ఉంటుందమ్మ పాలసీ మీరు యాభై వేలు కాడ నుంచి చేసుకోవచ్చు పాలసీ యాభై యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు మీరు పాలసీని బట్టి మీరు నెలకి ఎంత కట్టగలను అని చెప్తే నేను అంతా దాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలను బట్టి మీరు మీకు మీరు నెలకి ఎంత కట్టగలరో అంత నేను చెప్తాను మీరు నెలకి ఐదు వందలు కట్టుకోవచ్చు వెయ్యి రూపాయలు లోపు కట్టుకోవచ్చు రెండు వేలు కూడా కట్టవచ్చు అన్నమాట ఓకేనమ్మ ఓకే థ్యాంక్ యూ